వంట చేసినప్పుడు ఎక్కువ లోతు గిన్నెలు లోతు గరిటెలు చాకులు వాడతాము చాకులు కత్తి చెక్కతో చేసినవి కామ ఉండుతుంది అవి పొదునుగా తెగేవి ఉంటాయి అవి బయట పది రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే మంచిగా వస్తాయి గరిటెలు కూడా అంతే చెక్క గరిటలే బాగుంటాయి దోకుల్లాంటివి చారు వేసుకోవడానికి లేదు అంటే ఏమన్నా సాంబార్లు వేసుకోవడానికి పప్పు వేసుకోవడానికి కూరలు కొంచెం ఎక్కువ వేసుకోవడానికి గరిటెలు లోతు గరిటెలు ఉపయోగపడతాయి మామూలు గరిటెలు అయితే మాత్రం గ్రే గ్రేవీలు ఏమైనా వేసుకోడానికి మాత్రం ఉపయోగపడతాయి చెంచాలు చిన్న చిన్న స్పూన్లు అవేమో సేమియాలు అవి తాగినప్పుడు గట్టా వాడతారు పెద్ద పెద్దవి అంటే అంత పెద్ద పాత్రలు ఏమి వండరు మామూలుగానే ఉంటారు